మా విజయనగరం జిల్లాలో ప్రతిరోజు కూడా మేము ముఖ్యంగా ఎదురుకున్నా సమస్యలు మురికి కాలువ సమస్య నీటి సమస్య అయితే కాలక్రమేణ ఇప్పుడు కొంచెం తగ్గినా సరే అక్కడక్కడ ఇంకా మాకు ఈ నీటి కొరత అనేది ఎక్కువగా ఉంది ఈ మురికి కాలువ సమస్య అనేది కూడా చాలా ఎక్కువగా ఉంది అదే కాకుండా మాకు ఆరోగ్య సమస్యలకు మేము ఆసుపత్రికి వెళ్ళినప్పుడు అక్కడ సరైన చికిత్స అందకపోవటం వలన మేము ఇబ్బందులు పడుతున్నాము హాస్పిటల్లో పేషెంట్లు ఎక్కువ అవ్వటం వలన సరైన చికిత్స అనేది అందలేదు అదే విధంగా ఇక్కడ ఉన్న సచివాలయ వ్యవస్థ కార్యక్రమాలు కూడా ఎక్కువ జనాభా వలన మాకు తొందరగా పనులు అవ్వటం లేదు చాలా తక్కువ అవుతుంది ఈ జనాభా ప్రభావం వలన పని అనేది లేటుగా అవ్వటం వలన మాకు అన్యాయంగా మేము భావిస్తున్నాము అదే విధంగా చికిత్స కూడా జనాభా వల్లన లేట్ అవుతుంది అని మా అభిప్రాయం